కాకినాడ జిల్లాలోని మనకి అందుబాటులో స్థానిక గృహలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి చాలా మంది ఉండే పల్లెటూరుల నుంచి కాకినాడ సిటీకి వెళ్ళి వాళ్ళకి తగిన పనులు లేదా ఉద్యోగాలు లేదా చదువు విషయం కాని ఎక్కడికైనా వెళ్ళి అక్కడ ఉండటానికి తగిన గృహాలు ఉన్నవి కాబట్టి వాటికీ రెంట్ వచ్చేసి ఒక మూడు వేలు నాలుగు వేలు అలా ఉంటుంది కాబట్టి అతను వాళ్ళు కట్టి అక్కడ ఉండి మంచి సౌకర్యాన్ని కలిగి ఉంటున్నారు కాబట్టి చాలా మంది అక్కడే పనులు చేసుకుంటూ ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ స్థానికమైన గృహాల్లోనే ఎక్కువగా ఉంటున్నారు అలాంటి అవకాశం ఉంది ఒక చిన్న ఇంటికి వచ్చేసి అద్దె రెండు వేలు అలా ఉంటుంది కాబట్టి సరితూగే వాళ్ళకి ఎలా అందుబాటులో ఉంటే అలా ఉండడానికి కూడా అక్కడ స్థానిక గృహాలు మనకి అందుబాటులోనే ఉన్నాయి ప్లాట్లు ఉన్నాయి విల్లాలు అన్ని అన్ని ఉంటాయి అక్కడ కాకినాడలో పార్కులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అందుబాటులో చాలా మంచి మంచి గృహాలు కానీ ప్లాట్లు విల్లాలు అన్ని ఉండేసరికి మంచిగానే కాకినాడ అభివృద్ధిలో ఉండి ప్రజలకు సరిపడే అన్ని ఆ సౌకర్యాలు మనకి అందిస్తూ కాకినాడ జిల్లా అన్ని అందుబాటులో ఉంచి ఉండడానికి స్థానిక గృహాలు కూడా ఎంపిక చేస్తూ అన్ని మంచిగానే ఉన్నాయి